ఆటో డ్రైవర్ చాలా మంచివాడు అతను నాతో చాలా బాగా మాట్లాడాడు నేను రాత్రిపూట ఆటో బుక్ చేసినా కూడా నా నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండ నన్ను తీసుకచ్చి ఇంట్లో దిగబెట్టాడు దిగబె దిగిన తర్వాత కూడా నేను ఇంట్లోకి వెళ్ళే దాకా అక్కడ అక్కడే నాకోసం చూశాడు అతను డ్రైవర్ కూడా మంచి డ్రైవింగ్లో మంచి నౌపు నైపుణ్యం ఉన్న ఉన్నట్టుగా ఉంది అతివేగంగా తీసుకురాకుండా ఎక్కడా ఎక్కడా బై బండి ఎత్తయకుండా స్పీడ్ బ్రేక్ పై స్పీడ్ బ్రేకుల మీద మెల్లగా తీసకు వెళ్ళుకుంటు నన్ను నన్నయితే క్షేమంగా తీకుకొచ్చి ఇంటి కాడ దిగబెట్టాడు అతిగా మాట్లాడకుండా మరి అస అట్లా నాకు భయం కలిగిచ్చే విధంగా ఎలాంటి మాటలు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటినాని ఉంటు నను చాలా సేఫుగా డ్రైవ్ చేసుకుంటు తీసుకొచ్చి నన్ను ఇంట్లో అయితే దిగబెట్టాడు సో అత ఆటో డ్రైవర్ కి నేనయితే నేను ఐదు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇద్దాంఅని అనుకుంటున్నాను అదే ఐదు స్టార్ల రేటింగ్ ఇద్దామని అనుకుంటున్నాను ఈ ఫీడ్బ్యాక్లో